హలో హలో సర్ సార్ నమస్తే సార్ సార్ ఇట్లా ఆరోగ్యం మంచిగుండుటలేదు సార్ నాకు కాల్ తిక్కలు కురుస్తాయి సార్ చాలా తలకాయ నోస్తా ఉంటుంది

సార్ చాలా బాగా తిప్పుతుంది సార్ ఎక్కువ చాలా సార్ మళ్ళీ సార్ నే చాలా రోజులుంది సార్ చాలా రోజులు నుండుంది ఏప్పుడన్నా హాస్పటల్కి పోతే ఏదో ఒక మందులు వాడుతూ ఉంటా సార్

సార్ అప్పుడు ఊర్లో ఉన్నప్పుడు హాస్పటల్కి పోయినా సారు అక్కడ వాళ్ళూ ట్యాబ్లెట్లు రాసిచ్చిన సార్ తెచ్చుకోని ఏసుకొని ఎప్పుడు బంద్ చేసినా సార్ మళ్ళీ వేసుకోలేదు ఇక మళ్ళీ అట్లనే అవుతుంది సారు సార్ సార్ సార్ సార్ చేయ్యించుకున్నా సార్ ఈ వాడెండెడ్ హాస్పటల్కి పోయి చేయ్యించుకున్నా అవి ఇచ్చారు సార్ కానీ షుగర్ ఏమీ లేదు అమ్మా అన్నారు తైరాయిడు గురించి చెప్పుతా అన్నాడు సార్ మళ్లీ నేను పోలేదు సార్ సార్ సార్

సార్ సార్ సార్ సార్ సార్ సార్ ఏ ఎప్పుడన్నా తిప్పినప్పుడు బీపీ డౌన్ అవుతుంది సార్ ఇట్ల చక్కెర నీళ్ళు అవే ఏమన్నా తాగుతా సార్ ఎక్కువ వంట కాడ ఉన్నప్పుడు అప్పుడు తిప్పుతుంది సార్ ఎక్కువ సేపు వంట కాడున్నప్పుడు సార్ అప్పుడు ఏమన్నా తీసుకుంటా సార్ నిమ్మకాయ లాంటివి సార్ సార్ సార్ సార్ సార్ సార్ త్యాంక్ యూ సార్